స్టాంపులు నాణాలు విలువైన రాళ్ళ సే సేకరణ కోసం నేను ఎలాంటి క్లబ్లో చేయలేదు చేరలేదు కానీ నాకు స్టాంపులు కలెక్ట్ చేయడం రాళ్ళు సేకరించడం నాణేలు సేకరించడం అంటే చాలా ఇష్టం నా దగ్గర చాలా పురాతనమైన నాణేలు దాచుకొని ఉన్నాను సో

హాబి స్టాంపులు కూడా అలానే స్టాంపులు నాణేలు రాళ్ళు ఇవన్నిటిని కూడా సో నేను సేకరిస్తాను కానీ నేను ఎక్కడా ఇప్పటి వరకు కూడా ఏ క్లబ్లో నేను పని చేయలేదు సో నేనే సొంతంగా ఒక క్లబ్గా భావించి మా ఇంట్లోనే ఈ స్టాంపులు నాణేలు రాళ్ళ సేకరణ చేస్తుంటాను ఇలా చేయడం అంటే నాకు ఒక రకమైన చాలా సంతృప్తి దానివల్ల నేను ఒక రకమైన ఆనందాన్ని సంతృప్తిని పొందుతుంటాను